ఏ ప్రదేశమంటే నీకు ఇష్టం ఎందుకు ఇష్టం నాకు రామేశ్వరం అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఇక్కడ నుండి వెళ్ళే ప్రయాణం కానీ అక్కడ ఉండే పర్యావరణం కానీ అక్కడ ఉండే మనుషుల యొక్క సంభాషణ కానీ ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని మనసుకు ప్రశాంతతను కలిగిస్తుంది ఎందుకంటే చిత్తూరు నుండి రామేశ్వరం వెళ్ళడానికి ఇక్కడి నుండి మొట్ట మొదటిగా కాట్పాడికి బస్సులో బయలుదేరాలి ఇక్కడ నుండి కాట్పాడికి ఒక అరగంటలో చేరుకుంటాము వెళ్ళిన తర్వాత రైలులో రైల్వే స్టేషన్లో రైలుని వెతకాలి రైలుని చూసినాక ఇక్కడ నుండి రామేశ్వరం వెళ్ళడానికి టికెట్ బుక్ చేసి దగ్గరదగ్గరగా మూడు రోజులు గడువు తీసుకుంటుంది కాట్పాడి నుండి రామేశ్వరం వెళ్ళడానికి ఎందుకంటే రామేశ్వరం ఇండియాలో చిట్ట చివరన ఉంది అంటే తమిళనాడులో చిట్ట చివరన ఉండే రాష్ట్రం రామేశ్వరం అంతేకాకుండా రామేశ్వరం నుంచి బోట్లో వెళ్ళినట్లయితే అయితే కొంచెం దూరంలో కన్యాకుమారి వస్తుంది అంటే రామేశ్వరం మూడు భాగాలుగా విడదీయబడుతుంది ఎందుకంటే మూడు భాగాలుగా మూడు చోట్లను సముద్రం ఉంటుంది ఒక ఒక చోట మట్టం వదిలేసి మిగత మూడు చోట్ల సముద్రంతో కప్పబడి ఉంటుంది అంతే కాకుండా ఇక్కడి నుండి బంధువులతో ప్రతి ఒక్కరూ కుటుంబంతో బయలుదేరేటప్పుడు రైలులో ఎక్కువ సంతోషంగా నలుగురితో మాట్లాడుకుంటూ ముచ్చటిస్తూ ప్రతి ఒక్కటి సంతోషంగా కలిగిస్తుంది అంతే కాకుండా మూడు రోజుల గడువు తీసుకున్న తర్వాత మనకు కావలసిన తిండి ఆహారం అన్ని తీసుకొని వెళ్ళిన తర్వాత ఆ మూడు రోజులు ఆ రైల్లోనే గడుపుతాం దాని తర్వాత మూడు రోజులు లేదా నాలుగో రోజు రామేశ్వరంలో దిగబోతాం అక్కడ రామేశ్వరంలో పంబం బ్రిడ్జ్ అనేది ఒక చాలా పురాతనం నుండి వస్తోంది అంతే కాకుండా ఆ పంబం బ్రిడ్జ్ రోడ్డు దా రోడ్డు రవాణా మూల్యంగా వెళ్లడానికన్నా రైల్లో వెళ్ళేటప్పుడు ఆ యొక్క సముద్రపు అలల శబ్దము అంతే కాకుండా సముద్రపు దగ్గర్లో రైలు వెళ్ళేటట్లు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అంతే కాకుండా ఆ బ్రిడ్జ్ మీద రైలు వెళ్ళేటప్పుడు దగ్గరదగ్గర రెండు నుండి మూడు కిలోమీటర్లు ఉంటుంది కానీ ఆ మూడు కిలోమీటర్ల రైలు చాలా మెదువు మెల్లిగానే వెళ్తుంది ఎందుకంటే ఆ యొక్క బ్రిడ్జ్ పైన రైలు వేగంగా వెళ్ళకూడదు అందుచేత మెల్లిగా వెళుతుంది ఆ బ్రిడ్జి మీద రైలు వెళ్ళడం మొదలైన తరువాత ఎడమ పక్క కుడిపక్క రెండు పక్కల ఎక్కడ చూసినా సముద్రపు అలల సౌండ్ వస్తుంటుంది ఎందుకంటే సముద్రపు మధ్యలో ఆ రైలు వెళ్ళేటప్పుడు ఆ అలల సౌండ్ ఆ యొక్క పర్యావరణము ఆ యొక్క సువాసన ఎంతో ఆనందకరంగా అనిపిస్తుంది అంతే కాకుండా ప్రశాంతతను ఇస్తుంది అలా రైలు వెళ్ళేటప్పుడు రెండు నుండి మూడు కిలోమీటర్లు దాక మెల్లిగానే వెళ్తుంది అందుచేత మనం అనుకున్న సంతోషాన్ని అక్కడ అనుభవిస్తూ ఉండవచ్చు దాని తర్వాత రామేశ్వరం స్టేషన్కు వచ్చినాక అక్కనుండి దిగి అక్కడ రామేశ్వరంలో శివుని గుడిని ఎక్కువ పుణ్యంగా చూస్తుంటారు ప్రస్తుత ఎప్పటి నుండో వస్తుంది అది కా ప్రతీ ఒక్కరూ అంతే కాకుండా అక్కడ వెళ్ళాక రామేశ్వరం గుడి వెళ్ళడానికి కంటే ముందు మనము రూమ్ బుక్ చేసుకొని ఉంటే ఆ రూమ్లో పోయి అన్ని రెడీ అయ్యి దాని తర్వాత కిందకు వచ్చిన తర్వాత అక్కడ ఇరవై నాలుగు పుణ్య తీర్థాలు ఉన్నాయట ఆ పుణ్య తీర్థాలు అన్నింటిని సందర్శించి దాని తర్వాత శివుని గుడికి వెళ్ళినట్లయితే శివుని గుడిలో ఎంతో విశిష్టంగా శివుని ఆచరిస్తూ ఉంటారు అక్కడ శివుని యొక్క స్మరాలు వింటూనే ఉంటాము దాని తర్వాత బయటికి వచ్చినట్టయితే శివుని గుడి నుండి ముందరికి వెళ్ళినట్లయితే బీచ్ ఎంత సంతోషంగా ఉంటుందంటే సముద్రపు అలలు అలా నది ఓ నది ఓడానా వెచ్చి వెళ్ళేటప్పుడు నీరు తాకబోతున్నారని కాళ్ళ దగ్గర నీరు వచ్చి వెళ్ళేటప్పుడు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది అలా సూర్యాస్తమయం అయ్యేటప్పుడు సముద్రపు సూర్యుడు ఇద్దరు కలిసేటట్టే అనిపిస్తుంది అంత సంతోషంగా ఎంతో అనుభూతి కలుగుతుంది అలా సూర్యుడు మెల్లిగా వెళ్ళేటప్పుడు ఆ సముద్రపు అలల సౌండ్ అంతే కాకుండా సువాసన ఆ యొక్క పర్యావరణం ఆ యొక్క ప్రశాంతత ఆ యొక్క అంద అందమైన అనుభూతిని ఎక్కడ వెళ్ళిన దొరకదు అలా ప్రతి ఒక్కటి సంతోషంగా ఆలోచిస్తూ ప్రతి ఒక్కరితో కుటుంబంతో బంధుమిత్రులతో అలా సంతోషంగా గడుపుతూ అలా వెళ్ళినట్లయితే అర్ధరాత్రి పూటన అలా వెళ్ళేటప్పుడు మళ్ళా ట్రైన్ రైలు బయలు రైలు ఎక్కి బయలుదేరేటప్పుడు కావలసిన ఆహారాన్ని తీసుకొని అక్కడి నుండి బయలుదేరి కాట్పాడి రావడానికి మరో మరో మూడు రోజుల గడియ తీసుకుంటుంది దగ్గర దగ్గర ఒక ఒకటి నుండి ఒకటిన్నర వారం తీసుకుంటుంది మనం వెళ్ళి రావడానికి అలా ఒక్కొక్క రోజు సంతోషంగా గడపవచ్చు ప్రతి ఒక్క విషయం చాలా ఆనందంగా ఉంటుంది ఆస్వాదిస్తూ ఆ యొక్క పర్యావరణాన్ని ఆస్వాదిస్తూ ఎంతో సంతోషకరంగా ఉంటుంది అలా ప్రతి ఒక్కరూ వారికి నచ్చిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి అటువంటి ప్రదేశాలు తిరిగి చూడాలనుకుంటారు ప్రతి ఒక ప్రదేశం ప్రతి ఒక అనుభూతిని కలిగిస్తుంది ప్రతి ఒక సంతోషాన్ని ప్రతి ఒక అనుభూతిని మనసుకు ప్రశాంతతను కలిగిస్తుంది అలా నాకు నచ్చినది రామేశ్వరం రామేశ్వరంలో వెళ్ళినప్పుడు ప్రతి ఒక విషయాన్ని ప్రతి ఒక అనుభూతిని ప్రతి ఒక సంతోషాన్ని ఎంతో సంతోషించాను ప్రతి ఒక అనుభూతి నా మనసులో ఇంకా అలానే ఉంది ప్రతి ఒక విషయం ఎలా ఉంటుందంటే చాలా సంతోషకరంగా ఉంటుంది ఇలా నేను రామేశ్వరం వెళ్ళినప్పుడు ఎన్నో విషయాలు సంతోషకరం పరిచింది